ఏంటండి ఏం చేస్తున్నారండి వార్తలండి ఏంటండి బాబు ఈ వార్తలు ఎన్ని ఎన్ని ఏకంగా చాలా ఛానెళ్లు ఉన్నాయి

అవునండి అవును ఇప్పుడు కాని మన ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా ఎక్కడ ఏమి జరిగినా ఈ ఏబీఎన్ ఒకటి సాక్షి ఒకటి ఈ టీవీ నైన్ ఒకటి వీటిలో చూపితస్తారులెండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎం జరిగినా ముఖ్యంగా ఈ మూడిట్లో అయితే చూపించేస్తాడు

ఈ మూడు బాగా చూపిస్తాయి కాని ఆ విషయాల్లో ఈ మూడు బాగా చూపిస్తాయి మిగతా ఛానెల్ తక్కువ అవునండి చాలా చాలా ఛానెల్లో కూడా మాములుగా మన లోకల్గా బాగుంటాయి కాని అండి అంతా చుపించవండి ఆ డిబెట్లు ఇవి అవి తప్పా

అవునండి అయినా ఛానెళ్లు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయండి టీవీలో ఛానెలు ఉంటుంది పేపరు ఉంటుంది కదండి అందుకనే అవి బాగా పైపైకి వస్తున్నాయండి మేజరు న్యూస్లు ఇవి అన్ని కట్ట కొంచెం బాగానే ఉంటున్నాయిలెండి వీళ్ళ గోల ఎలా ఉన్నాకాని కొంచెం ఎక్కడ ఏం జరిగినా కొంచెం వీళ్ళ ద్వారా అన్నా తెలుస్తుందిలేండి లేదంటే అవి కొన్ని కొన్ని విషయాలు తెలియట్లేదుకానండి కాని మిగతాయి వీటిలో పోల్చుకుంటే చాలా బెటరండి ఎక్కడ ఏం జరిగినా కాని వెంటనే వచ్చేస్తాయండి వీటికి ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఏమో ఒకటి రాదేమో కాని ఏం జరిగినా ఒక రెండిట్లో మూడిట్లో ఖచ్చితంగా వచ్చేస్తుందండి సరే అండి చూడండి అలా బయటికి వెళ్ళి వస్తానండి సరే